హలో బి ఎస్ ఎన్ ఎల్ సర్వీస్ సెంట్రేనా అండి నా పేరు అపర్ణ అండి మేము ఇటీవల చీరాల నుంచి బాపట్లకి ఇల్లు షిఫ్టింగ్ అయ్యామండి కాబట్టి మా ల్యాండ్లైను అక్కడ్నుంచి ఇక్కడికి మార్చుకోవాలండి కాపోతే ల్యాండ్లైను నెంబర్ అక్కడ త్రీ సిక్స్ జీరో ఫైవ్ టూ నెంబర్ ఉండేదండి ఉప్పుడు అక్కడ్నుంచి ఇక్కడికి మార్చుకోవాలి అంటే అదీ టైం బా రెండు మూడు రోలు టైం పట్టిద్దాఅండి లేపోతే తొందరగా అయిద్దా మాకు కొంచెం తొందరగా కావాలండి ఎందుకంటే కాల్స్ వస్తూ ఉంతాయి అదే అక్కడ బాపట్లలో గుండపు వారి వీధి ఇంటి నెంబరు ఫోర్ ట్వంటీ త్రీ లా ట్వెల్వ్ ఇంటి నెంబర్ అండి కొంచెం తొందరగా అడ్రస్ మార్చారా కొంచెం ల్యాండ్లైన్ బిల్లు కూడా అక్కడే ఉండే అంతక ముందు చీరాలలోనే బిల్లు కొట్టేవాళ్ళు ఇప్పుడా బిల్లు కూడా మాకు బాపట్లలోనే బిల్లు వచ్చేటట్టు చేయండండి అది ప్రాసెస్ కొంచెం తొందరగా చేయండండి కొంచెం మాకు అవసరము కాల్స్ వస్తా ఉంటయ్యి